మాకు కరెంట్ అనేది ట్వంటీ టు అవర్స్ అనేది మాకు కరెంట్ అనేది ఉంటుందండి రోజుకి ఒకసారే కరెంట్ అనేది మా ఏరియాలో అనేది తీయడం జరుగుతుంది అది ఒక గంట తీయొచ్చు అరగంట తీయొచ్చు లేకపోతే పావుగంట తీయొచ్చు

కరెంట్ అనేది పోవడం మాత్రం రోజు కంపల్సరీ ఆ పవర్ వాళ్ళ ఎఫెక్ట్ ఏంటంటే ఉప్పుడైతే ఎండలు అనేవి చాలా ఎండలనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు వర్షాకాలం అయినా సరే వర్షాలు ఎక్కడ కనిపియట్లేదు మొత్తం ఎండలే కాబట్టి ఆ కరెంట్ పోయినప్పుడు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే టు అవర్స్ తీసేస్తారు లేకపోతే వన్ అవర్ తీసేస్తారు ఆ టైం లో అయితే మాకు చాలా కష్టంగా అనేది ఉంటుంది సమ్మర్ లో అయితే ఇంక మేము ఫేస్ చేయలేని ప్రాబ్లం అంటూనే ఉండదు ఎందుకంటే మా ఇంట్లో అంతా ఇన్వెర్టర్ కట్ట ఏమీ లేదు జస్ట్ క కరెంట్ ఉన్నప్పుడు కరెంటు ఉంటుంది కరెంట్ పోయినప్పుడు లేదు అదే ఎండాకాలంలో అయితే అట్ లీస్ట్ మధ్యాహ్నం ఒకసారన్న తీస్తారు నైట్ ఒకసారి తీస్తారు ఆ టైం లో అయితే మేము అస్సలు ఉండలేము శీతాకాలం వర్షాకాలం ఇలాంటివి కాలంలో అయితే పర్వాలేదు ఎందుకంటే కొంచెం చలిగా ఉంటది కొంచెం మంచు మంచుగా ఉంటది కాబట్టి మనం సర్వైవ్ చేయగలం కానీ మొత్తానికి అసలు కరెంట్ అనేదే ఉండదు ఎండాకాలంలో నే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం మాత్రం అదొక్కటే ఎక్కువ నా లైఫ్ లో డిఫ ఎక్కువ ఇంపాక్ట్ అయ్యేది ఏంటంటే కరెంట్ ఎందుకంటే నేను ఒ ఒక్కొక్క టైం లో నేను వర్క్ ఫ్రం హోమ్ అనేది చేసుకోవడం జరిగింది సో ఏంటంటే నాకు వైఫై కనెక్షన్ అనేది ఇంట్లోనే ఉంటుందన్మాట సో నేనలా వైఫై కనెక్ట్ అది కరెంటు పోతే నా వర్క్ అనేది ఆగిపోతుందన్మాట అప్పుడు నేను టెన్షన్ టెన్షన్ గా అనేది చేసుకోవడం జరిగింది ఇంకా రైనీ సీజన్ లో అయితే చాలు వర్షం పడిన వెంటనే మాకు కరెంటు తీసేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఏమన్నా అంటే ఫోన్ చేసికాని అడిగితే స్తంభాలు పడిపోయినాయి అంటారు లేకపోతే వైర్స్ కట్ అయిపోయినాయి అంటారు లేకపోతే ఉరుముతున్నాయి అని చెప్పేసి కట్టేసాం అంటారు వర్షాకాలంలో అంతే వర్షం పడ్డం పాపం వెంటనే కట్ చేసేయడం అనేది జరుగుతాది చలికాలంలో అయితే అంతగా పవర్ కట్ అనేది మాకుండదు కానీ ఎండాకాలం వర్షాకాలం మాత్రం ఇంకా అంతమాలు కరెంటు తీస్తూనే ఉంటారు డైలీ కూడా అంతే డైలీ కరెంట్ తీస్తారు కాని వర్షాకాలంలో ఏం మాత్రమైనా ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ కంటిన్యూస్ గా వర్షం కొడితే చాలు మాకు కరెంట్ తీసేడం అనేది జరుగుద్ధి